తెలుగు భాషలో నేను మాట్లాడ్డం వల్ల నా భాష తెలుగవ్వడం వల్ల నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను ఎందుకంటే ఎక్కడికెళ్ళినా సరే మన తెలుగమ్మాయి అని కలిసిపోవడం కానీ కలిసి అందరితో ఎడ్జస్ట్ అయ్యే స్వభావం కానీ ఎక్కువగా ఉంటుంది మన వాళ్ళు అనే కలుపుకునే మనవాళ్ళు అని కలుపుకుంటారు బాగా ఎక్కడ చూసుకున్నా సరే ఇంకా తెలుగు తెలుగు భాష వల్ల మన యొక్క సంస్కృతి సంస్కృతిపై చాలా అంటే మంచి మంచి గుడ్ ఒపీనియన్ అనేది ఉంటుంది తెలుగమ్మాయి అనగానే ఎందుకంటే మనయొ ఎందుకంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అలా ఉంటాయి మన యొక్క కల్చర్ అనేది అలా ఉంటుంది ఇంకా మనం మాట్లాడే మనం మాట్లాడేది ఏదైనా సరే తెలుగు నేర్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు అన్నిటిలో కూడా తెలుగు నేర్చుకోవడం అనేది చాలా టఫ్ఫెస్ట్ లాంగ్వేజ్ మిగతా హిందీ ఇంగ్లీష్తో పోల్చుకుంటే చాలా మంది తెలుగు నేర్చుకోవాలని చాలా విధాలుగా ట్రై చేస్తారు బట్ ఇద్ ఇదనేది చాలా లాంగ్ డిఫికల్ట్ లాంగ్వేజ్ కానీ మనం తెలుగులో మాట్లాడి మన దీనికంటూ ఒక ప్రత్యేక గౌరవం అనేది మనకి బాగా లభిస్తుంది తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువగా యూస్ చేసే లాంగ్వేజ్ తెలుగు కనుక మంచి అమ్మాయిలకు కానీ మంచి గుర్తింపు అనేది లభిస్తుంది తెలుగు భాష వల్ల ఇంక చూసుకుంటే తెలుగు అనేటప్పటికీ మనకి మంచిగా అనిపిస్తుంది సో ఇంకా తెలుగు భాష తెలుగు భాషలోకి వచ్చేటప్పటికీ తెలుగు అనేది దేంట్లో అయినా పూర్వం చూసుకునేటప్పటికైనా సరే మంచిగా లే ఫస్ట్ ప్లేస్లో ఉంది రాయడంలో కానీ సంస్కృతి తర్వాత తెలుగు అనేది సో ఇక్కడనే కల్చర్ కానీ దీని యొక్క ఏవైనా వేదాలు కానీ అన్నిటిలో కూడా మంచి ఒక పవిత్రమైన ఇది ఉంది తెలుగు వాళ్ళంటే కొంచెం బాగా రెస్పెక్ట్ఫుల్గా చూస్తారు మంచి ఒపీనియన్తో బయట ఎక్కడ చూసినా సరే